అవును ఒకసారి నాకు గాయమయ్యింది నా చిన్నప్పుడు స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా నేను పరిగెత్తి సమయంలో బ్యాట్స్మెన్ను ఢీకొన్నాను నేను బ్యాలన్స్ కోల్పోయి నేలపై బలంగా పడిపోయాను నా మోకాలు అరచేతులు గట్టిగా గాయపడ్డాయి రక్తం కారుతుండడంతో నాకు కాస్త భయంగా అనిపించింది అప్పుడు అప్పుడు మా స్కూల్ టీచర్లు స్నేహితులు వెంటనే సహాయం చేశారు వారిలో ఒకరు మా పాఠశాల నర్స్ వద్దకు తీసుకెళ్ళారు నర్స్ నర్సు గాయాన్ని శుభ్రంగా కడిగి మందు పెట్టి బ్యాండేజ్ వేసింది మొదటగా చాలా నొప్పిగా అనిపించిన మరి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడంతో నెమ్మదిగా తగ్గిపోయింది ఆ సమయంలో నాకు చాలా ముఖ్యమైన పాఠం తెలిసింది కేవలం శారీరక గాయాలే కాకుండా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఓపికగా ఎదుర్కోనాలి నేను ఈ అనుభవం తర్వాత మరింత జాగ్రత్తగా ఆటలు ఆడటం అలానే కష్టమైన పరిస్థితులోనూ భయపడకుండా ముందుగా ముందుకు వెళ్ళడం నేర్చుకున్నాను